మా ఇంట్లో ఎక్కువగా పెంచే మొక్కలు తీగలు ఉన్న మొక్కలు ఏమిటంటే బీరకాయ పాదు బీరకాయ పాదు ఎక్కువగా మా ఇంట్లో మా పెరట్లో ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కాకరకాయ పాదు కాకరకాయ పాదు మా తాతయ్యకి చాలా ఇష్టంగా పెంచుతారు మా తాతయ్యకి చాలా ఇష్టం అది అది మాకు ఎప్పుడూ దాన్ని ఎప్పుడు ఉంటుంది దాని సీజనల్లల్లా ఎప్పుడు మా తాతయ్య పెంచుతూ ఉంటారు ఇంకా చాలా పాదులు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే సన్నజాజి పాదు ఉంటుంది మా ఇంట్లో అంటే తీగలనే చెప్పొచ్చు కదా అని చెప్పి ఈ తీగలు అలాంటి తీగలన్ని మా పెరట్లో ఉంటాయి ఎక్కువ మొక్కలు మొక్కలు పెంచుతూ అప్పుడప్పుడు స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చినప్పుడల్లా మేము ఆ మొక్కల దగ్గర కొన్ని కొన్ని వాటరేస్తూ తీగల్ని ట్యూబులు చుట్టడం కర్రలు పెట్టడం అవన్నీ చేస్తూ ఉంటాం